మా ఊర్లో సంప్రదాయంగా ఆడే ఆటలు రెండు ఉన్నాయి ఒకటి క్రికెట్ ఇంకొకటి వాలీ బాల్ క్రికెట్ ఎట్లా ఆడతామంటే మనం రెండు టీములుగా డివైడ్ అయ్యి ఒక టీం లో పదకొండు మంది ఇంకొక టీం లో పదకొండు మంది అనేది ఉంటారు మనం టాస్ వేసామంటే గెలిచిన వాళ్ళు ఏది అంటే బౌలింగ్ తీసుకుంటే బౌలింగ్ వేస్తారు లేకపోతే స్ట్రైక్ తీసుకుంటే స్ట్రైక్ ఆడతారు ఎట్లా మనం బ్యాటింగ్ ఆడే వాళ్ళు ఎంత రన్స్ అయితే కొడతారో అవతల జట్టు వాళ్ళు అంతకన్నా ఎక్కువ కోడితే వాళ్ళు గెలిచినట్టు అవుతుంది ఇంకా వాలీ బాల్ అంటారా వాలీ బాల్ ఈ పక్క జట్టులో ఆరు మంది ఆ పక్క జట్టులో ఆరు మంది అనేది ఉంటారు మనం ఈ పక్క మధ్యలో ఈ పక్క ఆ పక్కకి మధ్యలో ఒక నెట్ అనేది కట్టుకుంటాం మనం ఏ పక్క బాల్ కొట్టామంటే కింద పడకుండా ఆ పక్క జట్టులోకి వెళ్ళాలి వాళ్లు ఆ పక్క జట్టులో కింద పడకుండా మళ్ళీ ఈ పక్క జట్టులోకి కొడతారు ఇలా ఆడుతా ఆడుతూ ఎవరైతే బాల్ కింద వేస్తారో వాళ్ళ టీమ్ అనేది ఒక పాయింట్ లాస్ అవుతుంది ఈ ఒక్క వాళ్ళకి టీమ్ కి ఒక పాయింట్ అనేది వస్తుంది ఇలా ఆడుతు ఆడుతూ ఎవరైతే ముందుగా ఇరవై ఐదు పాయింట్లు తెచ్చుకుంటారో వాళ్ళు విన్ అయినట్టుగా ప్రకటిస్తారు ఇలాంటి ఆటలు మాకు ఊర్లో చాలామంది ఆడుతా ఉంటారు ఇదే మా సాంప్రదాయంగా మేము కూడా ఆడతా ఉంటాం